ఇతర గ్రహాలపై బాహ్య జీవం ఉంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జర్మనీకి చెందిన శాస్త్రవేత్త అక్కడ మనకి జీవం ఉంది అని ఒక్క ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో కూడా ఇలాంటి ఎక్స్పరిమెంట్లు అనేవి జరగడం నేను చూస్తున్నాను అంతే కాకుండా ఇంకా కొన్ని కొన్ని సినిమాల్లో కాని యూట్యూబ్ వీడియోస్లో కాని నేను తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఏలియన్స్ అని ఇంకా జీవం అనేది మనలాంటి వారే ఉన్నారు అనేది కూడా కొన్ని కొన్ని నిరూపిత ఆధారాల ద్వారా చెప్తూ ఉంటారు వీటిని బట్టి నేనైతే అక్కడ జీవం ఉందని నమ్ముచున్నాను అలాగే కొన్ని సిద్ధాంతాలు వీటిని నిరూపించు విధంగా కూడా ఉన్నాయి